నేను సిరి మరియు అలెక్సా లాంటి వాయిస్ అసిస్టెంట్లను వాడిన అనుభవం ఉంది ఇవి చాలా సరదాగా ఉండటమే కాకుండా ఉపయోగకరంగా కూడా ఉంటాయి మన శబ్దాన్ని వినిపించి దానికి స్పందించి పనిచేయడం చూస్తే ఒక చిన్న సహాయకుడిని ఇంట్లో పెట్టుకున్నట్టే ఉంటుంది నేను వాడిన వాయిస్ అసిస్టెంట్లు సిరి యాపిల్ డివైసెస్లో అలెక్సా అమెజాన్ ద్వారా గూగుల్ అసిస్టెంట్ ఆండ్రాయిడ్ ఫోన్లలో ఉదయం అలారం పెట్టాలంటే హే సిరి సెటాన్ అలారం ఫర్ సిక్స్ ఏఎం అన్నా చాలు అలెక్సా రిమైండ్ మీ టు డ్రింక్ వాటర్ ఎవ్రీ టూ అవర్స్ అని చెబితే అది టైం టైంకి గుర్తు చేస్తుంది అలెక్సా ప్లే తెలుగు రొమాంటిక్ సాంగ్స్ అని చెప్పగానే సంగీతం స్టార్ట్ అయిపోతుంది స్పాటిఫై లేదా అమెజాన్ మ్యూజిక్తో లింక్ చేస్తే మీ మూడుకి తగ్గ సంగీతం వింటూ రిలాక్స్ అవ్వచ్చు ఈ గూగుల్ వాట్స్ ద వెదర్ లైక్ టుడే అని అడిగితే వెంటనే వాతావరణ వివరాలు చెబుతుంది అమెజాన్లో మీ అకౌంట్ కలిపి ఉంటే అలెక్సా ఆర్డర్ టూత్పేస్ట్ అని చెబితే వెంటనే ఆర్డర్ చేస్తోంది హు ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ జపాన్ హౌ డు యూ సే గుడ్ మార్నింగ్ ఇన్ ఫ్రెంచ్ ఇలాంటివన్నీ తక్షణమే చెబుతోంది చాలా సులువుగా అనిపించింది చేతులే పనిచేయకుండా నోటితో మాట్లాడడం కాస్త సైఫై మూవీలా అనిపిస్తుంది కొన్నిసార్లు మన ఊహలకు తగ్గ సరిగ్గా స్పందించకపోయినా సమయాన్ని ఆదా చేయడంలో చిన్న చిన్న పనులకు ఇది చాలా హెల్ప్ అవుతుంది ట్రావెల్ చేసే ముందు ఈ సదుపాయం బాగా ఉపయోగపడుతోంది